నేను నేషనల్ కార్నివల్ సంగీత ఉత్సవానికి నా స్నేహితులతో కలిసి బుకింగ్ చేసుకున్నాను నా బుకింగ్ నం రిఫరెన్స్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా నుంచి బుకింగ్ చేసుకున్నాను దాని స్థితిపై నాకు ఎలాంటి స్థితి ఉందో తెలియజేగలరు